పిల్లలు బడి నుంచి వచ్చిన వెంటనే ఆకలి వేస్తుంది ఆకలి అవుతుంది అని అన్నప్పుడు నేను పకోడీని చేద్దాం అని అనుకుంటాను పకోడీ అయితే ఈజీగా అయిపోద్ది తొందరగా అయిపోద్ది అట్లానే పిల్లలకు కూడా పకోడీ నచ్చుద్ది కదా అని చెప్పి పకోడీ చేస్తూ ఉంటాను అనమాట పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే రెండు కప్పులు సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక కప్పు గ్రామపిండి అంటే మా భాషలో శనగపిండి అని పావు కప్పు బియ్యంపిండి అర టీ స్పూన్ ము ముక్కలు చేసిన అల్లం అల్లం ముక్కలు అట్లానే రెండు నుంచి మూడు తరిగిన పచ్చిమిరపకాయలు మీ యొక్క మీ మసాలాకు తగ్గట్టు మీకు ఎన్ని పచ్చిమిర్చిలు కావాలో అన్ని పచ్చిమిర్చిలు మా ఇంట్లో మేము మీడియంగా మీడియం మసాలా తింటాం కాబట్టి రెండు నుంచి మూడు వరకు పచ్చి మిరపకాయలు పది తరిగిన పు పుదీనా ఆకులు ఒకవేళ పుదీనా ఆకులు లేకపోతే కొత్తిమీర ఆకులు అట్లానే ఒక రెమ్మ కరివేపాకు ఒక్క అర టీ స్పూన్ ఉప్పు పిండి స్థిరత్వంగా ఉండడానికి నీళ్ళు వేయించుకోడానికి కూరగాయల నూనె అలాగే వేయించుకోవడానికి కడాయి ముందుగా కడాయిని పొయ్యి మీద పెట్టి పొయ్యి వెలిగించ పొయ్యి వెలిగించక ముందు ఒక గిన్నెలో శనగపిండి అలానే బియ్యంపిండి రెండు కలుపుకుని దాంట్లో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఆ ఉల్లిపాయలు కలిపి తర్వాత ఉప్పు వేసి అట్లానే ఉప్పుతో పాటు మనం సన్నగా చిన్న చిన్నగా తరిగిన పచ్చి మిరపకాయలు చిన్న చిన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి బాగా కలిపి దాంతో పాటు కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర లేదంటే పుదీనా అవి వేసి బాగా కలిపి దాంట్లో పిండి స్థిరత్వంగా ఉండడానికి మనకెంత అయితే నీళ్ళు కావాలో అంత నీళ్ళు క్వాంటిటీని వేసుకుని బాగా కలిపి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు పక్కన పెడతే పిండంతా తినడానికి వీలుగా పకోడిలాగా అవుతుందనమాట తర్వాత ఈ లోపు కడాయిలో నూనె కడాయి పెట్టి పొయ్యి మీద కడాయి పెట్టి కడాయి వెలిగించి కడాయిలో నూనె వేసి ఒక అర కేజీ నూనె వేసి నూనె వేసిన తర్వాత ఆ నూనె బాగా వేడెక్కాక మనం ఏదైతే పిండి కలుపుకున్నామో అది చేత్తో మనకి ఏ రకంగా కావాలో ఆ రకంగా పకోడి వేసుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు అలా ఉంచాలి ఈలోపు ఆ పకోడీ అన్నది లైట్ బ్రౌన్ కలర్లో ఆ కలర్లోకి వస్తుంది ఆ రంగులోకి వస్తుంది అప్పుడు ఆ పకోడిని తీసి గిన్నెలో వేసుకుని తింటే అప్పు అప్పుడు పకోడి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చెయ్యండి